మీ చదువు తరువాత ఉద్యోగం కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి నాది డిప్లొమా పూర్తి అయిన తరువాత నేను కాకినాడలో సర్పవరం జంక్షన్ నుంచి ఉప్పాడ వరకు బీచ్ రోడ్డు ఉండేది అక్కడ సైకిల్ తో అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న సిటీ కాబట్టి ఆ సైకిల్తో ప్రతి ఒక్క కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అక్కడ ఉద్యోగం తొలి ప్రయత్నంగా సంపాదించుకున్నాను శక్తి ఎల్పీజీలో అప్పుడు పని జరుగుతు ఉంటే అక్కడ ఇంటర్వ్యూతో నేను పనిలో ఉద్యోగంలో చేరాను అప్పుడు నా జీతం ఎనిమిది వందల రూపాయలు నెలకి ఇచ్చేవారు భోజనము అంతా కలిపి భోజనము వాళ్ళదే కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారు అప్పుడు కూడా ఆనందంగా ఉద్యోగం చేశాను